నేను ఆ షాప్లోని షర్ట్ తీసుకున్నాను అది చాలా క్వాలిటీగా చాలా బాగుంది అది చూడటానికి చాలా అందంగా ఎంతగానో బాగుంది నేను వేసుకున్నది చూసి నా స్నేహితులు కూడా నాకు ఒక్క షర్ట్ తీసుకో అని అన్నారు ఆ షర్ట్ రెండు మూడు వారాల నుంచి నేను వాడుతున్నాను దాన్ని ఎంత వాష్ చేసినా రంగు పోవటం లేదు చాలా అందంగా కనిపిస్తుంది షర్ట్ కూడా నలగడం లేదు చాలా మంచిగా ఉంది అది ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటుంది మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది ఇప్పటికీ ఇంకా నేను ఆ షర్ట్ చాలా బాగా వాడుతున్నాను అది నాకు ఎంతగానో ఇష్టమైన షర్టుగా మారింది నాకు చాలా బాగా నచ్చింది